మారుతీ ఎయిట్ హండ్రెడ్ వ్యాగనార్ అంబాసిడర్ టాటా సుమో షిఫ్ట్ డిజైర్ స్కార్పియో ఫార్చునర్ జీప్ ఇథియోస్ బెంజ్

రేంజ్ రోవర్ వోల్వో జాక్వర్ హజారో సియాజ్ వెర్నా వెన్యూ ఇనోవా కాలీస్ బీఎండబ్ల్యు జీటీ